నేను చేసిన యోగాసనాలలో పద్మాశనము శీర్షాసనము భుజంగాసనము వజ్రాసనము మాత్రమే విరివిగా చేస్తూ ఉంటాను ఈ వేడి యోగ ఆకాశ యోగ అనేది ఎప్పుడు నేను ప్రయతించలేదు కానీ క్లాస్లో కూడా వినలేదు దీనికోసం నాకు పూర్తిగా అవగాహన లేదు నేను చేసే ప్రాణాయామాలు మాత్రమే చేస్తూ ఉంటాను